గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాలనలో లేని అంశాలు అంటే గ్రామీణ ప్రాంతం ప్రభుత్వ పాలన లేని అంశాలు ఏమిటంటే వారికి ప్రభుత్వం అందించేటటువంటి మంచినీటి సదుపాయం అనేది వారికి ఉండదు ప్రభుత్వపరంగా మరియు వారికి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఆసుపత్రులు అనేవి వారికి అందుబాటులో ఉండవు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంలోని లోని లేని అంశాలు అయితే పేలవమైన ప్రజాసేవలు పర్యావరణ క్షీణత ఆరోగ్య అసమానతలు నేరం సామాజిక అశాంతి రాజకీయ అణచివేత అనేటటువంటివి గ్రామీణ ప్రాంతాలలో ఉంటుంది